తెలుగు భాషను మీకు తెలిసిన వేరే భాషలతో పోలిస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు తెలుగు భాష అనేది వేరే లాంగ్వేజ్తో పోలిస్తే మనకు ఇప్పుడు తెలుగుకి సిమిలర్గా కన్నడ ఉంటుంది కన్నడ ఏంటంటే మన తెలుగు తెలుగునేే ఉంటుంది కాకపోతే అది మన తెలుగుకి రివర్స్ ఉంటుంది రివర్స్ లాగా ఉంటుంది రివర్స్ లాగా ఉంటుంది ఏంటంటే మనము తెలుగు చదివినంత ఈజీ అంటే ఐడెన్ంటిఫై చేస్తాము కానీ తెలుగు చదివినంత ఈజీగా చదవలేము ఇంకా తమిళ్ అవి ఇవి కూడా మొత్తం తెలుగు భాషకు అసలు టచ్చే ఉండదు కొంచెం ఏంటంటే కన్నడ అవి కొంచెం తెలుగుకి రిలేటెడ్గా ఉంటుంది అన్న హిందీ తమిళ అవన్నీ చూస్తే మన తెలుగు భాషనే వేరే భాషల కంటే చాలా బెస్ట్ ఈజీగా చదవగలుగుతాము చేయగలుగుతాము మన తెలుగు భాషని ఇంకా మన తెలుగు భాషకి రిలేటెడ్గా అంటే మనం పోల్చి చెప్పాలి అంటే కొంచెం సిమిలర్గా కన్నడ ఉంటుంది కన్నడ కొంచెం తెలుగులాగా ఉంటుంది కానీ కన్నడ తెలుగు చదివినంత ఫ్రీగా కన్నడ అవి వేరే భాషలు చదవలేము మా తెలుగు భాష అనేది ఏ భాషలతో పోల్చినా మన తెలుగునే మంచి చదవాలి చదువ చదవగలుగుతాము